నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని నా కోరికగా అనుకోని ఆఫీస్లో దరఖాస్తు చేసుకున్నాను అక్కడకు నా మీద నమ్మకము ధైర్యము సాహసము అక్కడకు వెళ్ళిన తర్వాత మంచు గడ్డలు విపరీతమైన చలి వాతావరణం కూడా చాలా క్లైమేట్గా ఉండకపోవడం వల్ల ఊపిరి ఆగిపోవడం ఆగిపోతుందేమో అన్నట్టు అనిపించి నాకు అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు ఆక్సిజన్ సిలిండర్ మరియు షూసు నూలు వస్త్రాలు నూలు బట్టలు ఇలా తీసుకువెళ్ళి కొద్దిసేపు గాల్లో తాడు రోపు ప్యారాచూటు మొదలైనవి పెట్టుకున్న తర్వాత నాకు చాలా భయంగా చాలా భయం వేసింది ప్రాణం ఎక్కడ పోతుందేమో అని అక్కడ ఎక్కిన తర్వాత ఆక్సిజన్ కూడా అందట్లేదు ఆక్సిజన్ లెవెల్స్ టెంపరేచరు అలా తగ్గిపోయి ఓహ్ రెస్పిరేషన్ తీసుకోవడానికి చాలా కష్టం అవుతుంది నా మీద నాకు నమ్మకంతో ఉండడంతో పాటు ఇంకొద్దిసేపు వెళ్ళిన తర్వాత అక్కడ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని మంచు గడ్డలు కాలు కూరుకుపోయిన అక్కడ మంచు గడ్డలుతో కూరుకుపోయిన తాడుకి పట్టుకొని ఆఖరికి చివరికయ్యెసరికి ఎవరెస్ట్ శిఖరము ఎక్కాను ఎక్కడానికి కారణం ధైర్యము నమ్మకము రోపు తాడు వస్త్రాలు ఆక్సిజన్ సిలిండర్లు కళ్ళకు కట్టుకున్న వస్త్రాలు ఊపిరి ధైర్యము ఇవి నాకు కలిగించాయి